హాయ్ మేడం బాగున్నాను మీరు అంటే ఇప్పుడంతలో ఇంకా పార్టీ ఏం ఏం పార్టీస్ కూడా లేవు ఇంకా ఇప్పుడు ముందులో అక్క పెళ్ళి ఉంది ఇంక అందుకోసం అప్పుడు వద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అయితే ఇప్పుడు అక్క మ్యారేజ్ ఉంది సో ఏమంటారు నేను మంచిగా బ్యూటీగా అనిపించాలంటే ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అంటే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా స్కిన్కి అని చెప్పేసి కనుక్కుందామని వచ్చాను అవునా అయితే న్యాచురల్ ప్రోడక్ట్సే ఉంటాయా అంటే ఇప్పటివరకు నేనే ఫేస్ క్రీమ్స్ కానీ ఏ ఫేస్ వాష్ యూజ్ చేయలేదు అందుకోసమని కనుక్కుందాం ఏది ఫేస్ వాష్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను నా స్కిన్ స్కిన్ చాలా సెన్సిటివ్ నాకు

అంటే ఇప్పుడు ఏమంటారు కళ్ల కింద బ్లాక్ లాసెస్ కానీ అవి పోవడానికి ఏమన్నా క్రీమ్స్ ఉంటయా ఓకే నాకేదైనా మంచిది ఫేస్ వాష్ కానీ ఫేస్ క్రీమ్ కానీ సజెస్ట్ చెయ్యండి

నా స్కిన్కి మ్యాచ్ అయ్యే ఫేస్ క్రీమ్ నాకు ఇవ్వండి అది యూజ్ చేసిన తరువాత దాని రిజల్ట్స్ చూసి ఇంకా నెక్స్ట్ టైం వస్తాను ఓకే అండి